దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ నమస్కారమండి సురేష్ గారు చెప్పండి ఏమీటి కలవమన్నారు

అదీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ రోజుల్లో స్లాబే బెటర్ అండి స్లాబ్ అయితేనే మనకి బాగుంటుందండి అదీ మీరు ప్లాన్ ఎలాగా అనుకుంటున్నారండి ఒక రూము హాలు ఒక వంటగది ఒక బాత్రూమ్ అండి రూము హాలు బాత్రూమ్ సరిపోతుందా అండి సరేనండి అయితే అది అయితే మామూలుగా ఇప్పుడు ఒక టెన్ లాక్స్ దాకా అవుతుందండి మరి సింపుల్గా అంటున్నారు కాబట్టి ఆమాత్రం అవుతుందండి ఇంకా ఒక స్లాబే అండి ఇప్పుడు పీఓపీలు టైల్స్ అవన్నీ వేయించుకుంటారండి వన్ డే అయితే మరి అవుతదండి పైగా మనకి మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కొంచెం తక్కువకి మాట్లాడొచ్చు నార్మల్గానే ఇప్పుడు ఒక రెండు గదులు హాలు వంటగది కావాలంటేనే ఒక ఫిఫ్టీన్ లాక్స్ ట్వెంటీ లాఖ్స్ అవుతుందండి అన్నీ రేట్లు పెరిగిపోయాయండి ఐరన్ అదీ రెండిటికి సరిపోదండి అంతలోగా బేస్మెంట్లకి పునాదులకి తెప్పించండి తరువాత దాన్ని బట్టి చూసుకుని తెప్పించుకుందాము అది తేడా అంటూ ఏం ఉండదండి మామూలుగా బే బేస్మెంట్లకీ పునాదులకీ అల్ట్రాటెక్ వేయించండి బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది స్లాబ్కి కూడా అల్ట్రాటెక్ వేయించండి మధ్యలో గోడలకి అదీ వెంకటరామాది బాగానే ఉంటుందండి అంటే అలాగేమి ఉండదు అంతా అల్ట్రాటెక్ ఎక్కువ అయిపోతుందండి మీకు మీకు తక్కువలో అవ్వడానికి చెప్తున్నాను ఇదిగో అదనుకో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అందుకని పునాదులకి బేస్మెంట్లకి స్లాబుకి వేసుకుంటే సరిపోతుందది మాములు గోడలు ప్లాస్టరింగులకి మంచిలో తీసుకోవచ్చండి తక్కువలో అదండి మొత్తం కలిపేనండి మొత్తం పదిలక్షలు కలిపే అండి అంటే పునాదులు అవన్నీ మేము పూడ్చము అండి అవి మీరే పూడ్చుకోవాలి మీటర్లు అన్నీ మీకే సంబంధం మేము టైల్స్ పీఓపీ ఎలెక్ట్రికల్ వర్క్ అవన్నీ పదిలక్షలు అబోవ్ అవుతుంది కాని తక్కువ అవ్వదండి మామూలుగా పది లక్షలు చూసుకోండి మీరు సింపుల్గా అంటున్నారు కాబట్టి మనం తక్కువులో టైల్స్ అదీ మాట్లాడదాము తెలిసిన వాళ్ళున్నారు ఇంత చేయించుకుంటున్నారు కాబట్టి ఒక్కసారే చేయించేసుకోండి మళ్ళీ మళ్ళీ చేయించుకోలేరు కదా టైల్స్ అవి బాత్ సీలింగ్ ఒక్కసారే చేయించేయండి మళ్ళీ మళ్ళీ చేయించలేము అవి అప్పులో ఏం ఉందిలేండి అంటే తాపీపని అనేది ఏదో పని కనిపిస్తూ ఉంటదండి ఒక్కసారే చేయించేసుకున్నారనుకో మీరు తరవాత ఫ్రీగా ఉంటుంది లేదంటే అలా పెండింగ్ వర్క్ కనిపించేస్తుదండి సరే చూసి చెప్పండి మాట్లాడదాములేండి తక్కువకి ఎంతోకంత చూసి సరేనండి అందుకే అండి అదే తక్కువులో చూద్దామండి లేదు లేదండి లేదండి మంచిదే అందుకే చెప్తున్నాము కదండి పునాదులకి అదీ సిమెంట్ అయితే నార్మల్ అవి వాడదామండి తక్కువలోనే మంచిగా చేద్దామండి సరేనండి అయితే చెప్పండి ముహూర్తం అదీ పెట్టుకున్నాకా మాట్లాడదాము సరే అండి